నేను ఇటీవల మా ఫ్యామిలీతో కలిసి నెల్ నెల్లూరు నుండి హైదరబాదుకు వెళ్ళడానికి రైల్వే ఐఆర్సిటిసి వెబ్సైట్లో టికెట్ బుక్ చేసుకున్నాను అందులో మా ఫ్యామిలీలో ఉన్నటువంటి మా ఫ్యామిలీ సభ్యుల ఉన్నటువంటి మా మదర్ నేము తప్పుగా పడింది దానిని మార్చడానికి నేను మళ్ళీ వెబ్సైట్లోకెళ్ళి ట్రై చేశాను సో అదే సవర్ణ అభ్యర్థన ఐడితో మరియు నా యూజర్ ఐడిను ఉపయోగించి నా సవర్ణ స్థితిని మళ్ళీ నేను తనిఖీ చేసుకున్నాను అది కొన్ని రోజుల తరువాత నా ప్రయాణ స్థితి టైంకి అది మార్పు చెయ్యబడింది నేను ఇటీవల నెల్లూరు నుండి హైదరాబాదుకు ఫ్యామిలీతో వెళ్ళి వెళ్ళొచ్చాను